హలో ఇది ఇదండీ హోటల్ రెసెప్షనిస్ట్నా నాల్ నాలుగు రూములున్నాయండి సింగిల్ రూము సింగిల్ రూమేమో థౌజండ్ రూపీస్ డబల్ రూమేమో ఫిఫ్టీన్ హండ్రెడ్

ఆవన్నీ ఆవన్నీ బాగానే ఉంటాయండి రూమ్ రూమ్ మనీ అయితే తగ్గదు

రూమ్ సర్వీసింగ్ అంతా బాగానే ఉంటుందండి మీరు మా అది పేమెంట్ చేస్తే శనివారం శనివారం ఆదివారమే మీరు పేమెంట్ చేస్తే ఏంటి శనివారం ఆదివారం బ్లాక్ చేసుకుంటాను మీరు చేసే టైంలో నాకు ఫోన్ చేస్తే మీకు పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను